మా ఇంటిలో తోటని తోటని తోటలో ఉన్న మొక్కలని చెట్లు పూలు గురించి విశితంగా తేలి తెలిచేయుట గురించి నేను చిన్నప్పుడు మా ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి ముందు కాస్త చిన్న గార్డెన్ ఉండేది ఆ గార్డెన్లో రకరకాల చెట్లు ఉండేవి ఇంటి ముందు అయితే తులసి కోట ఉండేది ఆ తులసి కోటకి కొద్దిగా ముందుకు వెళ్తే పూల చెట్లు ఉండేవి ఆ పూల చెట్లు ఒకొటి ఒకోటి పూల చెట్లుతో పాటు పళ్ళ చెట్లు కూడా ఉండేవి పళ్ళ చెట్లు అయితే జామకాయలు సీజన్లో జామకాయలు కాసేవి అవి అవి కోసుకొని ఇంట్లో ఉన్న జామకాయలు కోసుకొని తింటూ ఉంటే దాని ఆనందం చాలా సంతోషంగా ఉండేది పూల చెట్లు పూల చెట్లలో నంది వర్ధనం చెట్టు అని ఒకటి ఉండేది సంపంగి సంపంగి చెట్టు అని ఒకటి ఉండేది మరల మల్లెపూలు చెట్టు ఉండేది సన్నజాజి చెట్టు ఉండేది సన్న జాజి చెట్టు అయితే కింద ఇంటి నించి పైవరకు ఒక మండగా దారానికి సపోర్ట్గా కట్టి పై వరకు దారం లాగి ఉండేవి ఆ పూలు కోసి ఇంట్లో మా తల్లితండ్రులు మా అమ్మ మా పిన్నమ్మలు ఆ పూలు కోసి ఆ పూలతోటి అల్లి దేవుడికి పెట్టేవాళ్ళు ఇంట్లో పెట్టిన పూలు దేవుడికి కట్టేదానికి వాళ్ళు చాలా చక్కగా వాటిని నీళ్ళు పోసుకొని ఆ చెట్లను బాగా సాకేవాళ్ళు అట్ట చూడడం అట్ట చూడడం వల్ల ఇంట్లో పూలు కొనుక్కోకుండా ఇంట్లోనే పూలు తీసుకొని ఆ పూల తోటి దేవుడికి పూజ చేసుకోవటం జరుగుతూ జరుగుతూ ఉండేది దానికి చాలా గొప్పగా ఉండేది మాకు అందుకోసం పూవ్వులు ఇచ్చే ఇంట్లో ఇంట్లో ఉన్న తోటలు గురించి మొక్కల గురించి మనమే సొంతంగా చూసుకొంటూ ఉంటే దాని ఆనందం వేరుగా ఉంటుంది అలాగే వృద్యాప్యంలో ఉన్న మా పెద్ద పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఏమి చేసే వాళ్ళంటే నీళ్ళు నీళ్ళు పోయటం వాటిని సాకటం చూసుకోవటం వాటి చుట్టూ ఏం డస్ట్ లేకుండా చూడడం అవన్ని చేసుకున్న దాని వల్ల వాళ్ళకి ఎక్సరసైజ్ చేసినట్టు ఉండేది ఆరోగ్యకరంగా కూడా కాస్త సంతోషంగా ఉండేది వాళ్ళు చెట్లని పెంచే దాని గురించి కూడా డ డిస్కస్ చేసుకునే వాళ్ళం దానికి చిన్నప్పుడు ముందుగా పేడ వేయాలా లేకపోతే ఇంకొక ఎరువు వేయాలా ఏ ఎరువు వేస్తే మంచిది దాని గురించి కూడా డిస్కస్ చేసుకునే వాళ్ళం అన్ని దాని వల్ల మనకు మాకు కాస్త నాలెడ్జ్ కూడా తెలిసేది ఏ చెట్టు ఏ విధంగా పెం పెంచాలా ఏ విధంగా పెంచితే ఏ చెట్టు బాగా పూలు కాస్తుంది ఏ చెట్లు అయితే బాగా పళ్ళు కాస్తాయని కూడా తెలుసు కోగలిగాను